హలో మీరు ఎవరండి అవునాండి హలో హలో మీరు క్యాబ్ డ్రైవరేనా మాకు క్యాబ్ కావాలండి అనంతపూర్ టు బెంగళురు వరకు అంటే ఈరోజు ట్వంటీ ఫైవ్ కదండీ మాకు ట్వంటీ నైన్కి అట్లా కావాలండి టూ ప్యాసెంజర్స్ అండి ఈచ్ పర్సన్కి ఎంతండి అవునాండి ఏసీ ఉందండి మీ క్యాబ్లో ఓకే అండి మీరు నైట్ ఈవినింగ్ కాదు కాదు కాదు నైట్ టైం డ్రాప్ చేయగలుగుతారా మా మమ్మల్ని నైట్ టైమింగ్సా అండి మేము ఆఫీస్ అయిన తర్వాత వచ్చిస్తామండి ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ క్లాక్కి వస్తామండి మేము షూర్ అండి ట్వంటీ నైన్త్ చూడండి డిస్కౌంట్ ఏం లేదా అండి ఫోర్ హండ్రెడ్ ఏనా ఈచ్ పర్సన్కి అవునాండి ఎన్ని అవర్స్ పడుతుందండి ఓకే అండి మీరు మిడిల్ మిడిల్లో ఆగుతారు కదండి టూ పర్సన్స్నే తీసుకోపోతారు కదండీ ఇంకా ఎవరైనా ఇంకేమన్నా వేరే ప్యాసెంజర్స్ని ఏమన్నా తీసుకుంటారా ఓకే అండి ఈ నంబర్కి కాల్ చేయండి ట్వెంటీ నైన్త్కి ఓకే అండి థ్యాంక్ యూ